గుడ్ మార్నింగ్ సార్ ఇలా మేము స్కూల్లో ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము అది స్కూల్లో ఇప్పుడు మన అమీర్పేట్లో ఫంక్షన్ హాల్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము ఆ ఈవెంట్లో మీ అబ్బాయి ఒక ఫస్ట్ టెన్త్ వరకు టు హండ్రెడ్ ఫీజు సిక్స్ టు టెన్త్ వరకు ఫోర్ హండ్రెడ్ ఫీజు ఫస్ట్ ప్రైజ్ అయితే గెలిచిన ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ మెడలు అలా తార్డ్ ప్రైజ్ కూడా ఉంది ఇండోర్ కూడా ఉంటాయి ఔట్డోర్ కూడా ఉంటాయి అండ్ ఫస్ట్ అయితే ఈవెంట్ కాబట్టి ఫస్ట్ పరేడ్ అవుతుంది పరేడ్ అయ్యాక ఫస్ట్ ఇండోర్ అయినాక నెక్స్ట్ ఔట్డోర్ ఉంటాయి ఓకే ఓకే మేము ఒకసారి మీ టీచర్స్తో అనుకొని అవునా అలా అయితే ఏమి ఉండవు మాములుగా క్రికెట్ కబడ్డీ ఉంటుంది బట్ దానికి మేము చూసుకుంటాము మా పీటీ ఉంటారు కదా పీటీ సార్ పీటీ సార్ అన్ని చూసుకుంటారు ఎమ్ఎల్ఏ స్టాఫ్ వస్తారు మన ఎమ్ఎల్ఏ మాజీ చూస్తే నాంపల్లి ఎమ్ఎల్ఏ వస్తారు ఆయన చేతుల మీద ఇది వచ్చేసి మార్చ్ ఫస్ట్కి

ఓకే ట్రై చేయండి చాలా మట్టుకి అయితే ఇంకా సర్టిఫికెట్ ఉంటుంది ఒకవేళ పార్టిసిపేట్ అయితే పార్టిసిపేట్ సర్టిఫికేట్ గెలిస్తే విన్నింగ్ సర్టిఫికెట్ ఉంటుంది ఫ్యూచర్లో మీ అబ్బాయి రెజ్యూమోలో యాడ్ చేసుకోవచ్చు అది

పాప కూడా ఉంటాయి కానీ పాపకి ఔట్డోర్ ఎక్కువ ఉండవు ఇండోర్ గేమ్స్ చాలా మట్టుకు ఉంటాయి ఫోర్త్ క్లాస్ కాబట్టి కొంచెం ఇండోర్ గేమ్సే ఎక్కువ ఉంటాయి థ్యాంక్ యూ సార్